హలో హలో అయ్యప్ప ట్రావెల్ ఏజెంటేనండీ అంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం టూర్ వెళ్ధామనుకుంటునాము అందుకని ఫోన్ చేశాం టెన్ డేస్

మేము సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్

సరే బడ్జెట్ ఆ పర్లేదు అది అంటే ఏ ఊర్లు అనేసి సరే

అవును

సరే సరే అయితే ఈ టెన్ డేస్కి అమౌంట్ మీరు సిక్స్టి థౌసండ్ అంటున్నారా ఇంకా తగ్గడానికి లేదా

సరే ఇంట్లో చెప్పేసి మీకు కాల్ చేస్తాను సరే